నా అతిపెద్ద బలాలు ఏంటంటే నేను ఏదైనా సరే చెప్పాలనుకున్నది మొహం మీదే చెప్పగలను అలానే తడబడకుండా చెప్పగలను చాలా మేరకు నా నా ఒక్క నా దగ్గరున్న సమాచారాన్ని ఇతరులకు అందజేస్తాను ఇంకా ఎవరికైతే చదువులో కాని ఇంకా దేంట్లో కాని తక్కువగా ఉండేవారికి నేను వారికి చాలా ఉపయోగపడతాను నాకున్న నా దగ్గర ఉన్న సమాచారాన్ని కాని నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని కాని అందరికి పంచిపెడతాను అలానే నా యొక్క బలహీనత ఏంటంటే ఇతరుల్ని ఎక్కువగా నమ్మి అంటే ఎవరైనా సరే నేను కొంచెం అంటే బాధల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నానంటే కనుక వాళ్ళకి సహాయం చేసి కొందరికి నిజంగా అవసరమైన వాళ్ళకి సహాయంకన్నా కొందరికి చా నా యొక్క వీక్నెస్ని అంచనాలు చేసుకోని జాలిగా కొంచెం కరుణగా మాట్లాడితే కనుక వాళ్ళకి సహాయం చేసి కొన్ని కొన్ని సార్లు మోసపోతూ ఉంటాను ఇటీవలే అంటే నా యొక్క బలమేంటంటే చదువు నా నా నేను చదువుకోవడం వల్ల చాలా వరకు ఒక జ్ఞానాన్ని ఇంకా తెలియని విషయాల్ని ఇతరల్ని కలవడం వల్ల నాకు అంటే ఒక్క మనిషికి ఒక్కొక్క బలాలు ఉంటాయి అలానే నేను ఓ జనాల్లో కలవడం వల్ల ఒకవేళ దగ్గరనుంచి కొన్ని కొన్ని సమాచారాన్ని సేకరించి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ ఇతరులను కూడా ఎదిగేలా చేసేవాడ్ని అలాగే ఈరోజు చూస్తే నా నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని నా దగ్గర ఉన్న సమాచారాన్ని ఇతరులకి చెప్పడం వల్ల నాకు కూడా జ్ఞానాన్ని చాలా వరకు పెంపొందుతాయి ఈ జ్ఞానం ఎలా పెంపొందుతంటే డైలీ న్యూస్ పేపరు మరి ఇతరుల దగ్గర నుంచి ఉండడం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది ఇంకా నా బలహీనత ఏంటంటే ఎవరైనా సరే ఆపదలో ఉంటే అదేంటి అసలు నిజమా కాదా అని కూడా ఆలోచించకుండా నేను ఎక్కువ సహాయం చేయడం వల్ల అది కొన్ని కొన్ని సార్లు అది మంచిది అయితే కొన్ని కొన్ని సార్లు అది చెడ్డది కూడా అవుతుంది అలానే అది చూస్తే ఈ రోజుల్లోని మంచి మంచితనంగా గా ఎవరూ జ్ఞానాన్ని కానీ ఏదీ కూడా ఉచితంగా అసలు పంచరు నా వరకు ఏంటంటే మనము ఇతరులకు ఉపయోగపడాలని చెప్పి ఆ ఇతరులు ఇంకొకళ్ళకు ఉపయోగపడాలని చెప్పి నేను ఒక మోటో అనేది తీసుకోని ఎవరైతే సహాయం చేస్తానో వాళ్ళని కూడా ఇతరులకు సహాయం చేయమని నేనొక చెప్తాను ఇంకా చెప్పాలంటే కనుక నా బలహీనత కొన్ని కొన్ని సార్లు నా దగ్గర డబ్బు లేపోయినా సరే వాళ్ళెవరైనా సరే ఆ సహాయం కోసం వస్తే అది లేదు అనకుండా ఇతరుల దగ్గరైన ఎలాగైనా తీసుకోనైనా వాళ్ళు నిజంగా ఆపదలో ఉంటే కనుక నేను వాళ్ళకి సహాయం చేస్తాను మళ్ళీ సహాయం పొందేవాళ్ళు తిరిగి నాకు కొన్ని సార్లు సహా నాకు తిరిగిస్తా అన్నా డబ్బు కానీ ఏదైనా కానీ నాకు తిరిగివ్వరు అది కొన్ని కొన్ని సార్లు నాలో ఉన్న బలహీనతలు అవే